హలో మాట్లాడేది శిరీషనేనా అవునా అమ్మ ఏంటమ్మా ఏదో అప్లికేషన్ పెట్టావు టీసీ కావాలి ఏంటని అని ఏమైంది ఓకే ఇంత పెద్ద పాలమూరు మహబూబ్నగర్ పెట్టుకొని మీరు హైదరాబాదు సిటీ అంటే ఎట్లమ్మా అంటే టీసీ ఇవ్వడం కుదరదు అమ్మా లేదు అంటే మీకు ఓ ఆప్షన్ ఇస్తాను ఎట్లా అంటే ఎట్లైనా మీకు బసెస్ ఫ్రీనే కాబట్టి వీక్లో త్రీ టైమ్స్ రండి త్రీ టైమ్స్ రాకండి అప్ అండ్ డౌన్ చేసుకో నీకు కూడా ఇబ్బంది ఉండదు స్టడీకి కూడా ఇబ్బంది ఉండదు కదా ఇప్పుడు ఎట్ల ఇస్తాము అమ్మా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా మీకు మీకు ఇప్పుడు సడన్గా నా టీసీ ఇవ్వు నేను ఉండను అంటే ఇది మాట తమాషా పనులు కావు కదమ్మా ఇట్ల గవర్నమెంట్ కూడా ఒప్పుకోవాలి కదా మాకు మాకు కూడా రూల్ రెగ్యులేషన్ అనేవి ఉంటాయి కదా మీరు చెప్పినప్పుడు టీసీ ఇవ్వాలి మీరు చెప్పినప్పుడు మేము రావా వినాలి అంటే కాని పని అది మీరు ఎగ్జామ్ లేని టైంలో నార్మల్ వచ్చి అడిగినా కూడా ఆలోచించే దాన్నేమో కానీ ఇప్పుడు ఎగ్జామ్ టైమ్లలో వచ్చి టీసీ కావాలి మేడం మా డాడీకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది అక్కడ అయింది అంటే అది మీ ప్రాబ్లం అమ్మ మా ప్రాబ్లం కాదు కదా అమ్మ ఇక కష్టం అమ్మ మీకు ఇచ్చిన ఆఫర్ యూజ్ చేసుకోండి ఏం లేదు జస్ట్ ఇదిగోండి త్రీ డేస్ రండి అంటున్నాను నేను మొత్తంగా మంత్లీ మంత్లీ కాలేజ్కి స్కూల్కి రండి చదవండి చేయండి అంటలేను జస్ట్ వీక్లీ త్రీ టైమ్స్ రండి అప్ అండ్ డౌన్ చేసుకోండి దాంట్లో మనవి ఫ్రీ బస్సెస్ కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పెట్టలేడా ఏంది ఫ్రీ బసెస్ మనకి ఇది ఏమో అమ్మ మీకు ఇవ్వడం కుదరదు కానీ పనులు ఇవన్నీ ఇవన్నీ కాదు ఏమి అంటారు ఈ మీరు ఇచ్చిన లెటర్ క్యాన్సిల్ చేద్దామనే కాల్ చేసినా మీ ఫైనల్ డెసిషన్ మీరు తీసుకోండి నీ ఇష్టం ఇప్పుడు చదివా చదవాలి అనుకుంటే చదువు లేదు అంటే లేదు నీ మంచి కోరే నేను చెప్పాను ఇప్పుడు టీసీ ఇవ్వడమా కష్టం అసలే ఇవ్వలేను ఫైనల్ ఎగ్జామా కాలేజీకి రెగ్యులర్ రాకుండా ఎగ్జామ్ రాయంది ఎవరూ ఇవ్వరు నీ ఇష్టం అమ్మ ఇప్పుడు నువ్వు ఏమైనా చేసుకో ఓకే లేండమ్మా ఫోన్ చేసాను అది దానికోసమే సరే మరి అయితే ఇక